మీరు శ్రీ అన్నమయ్య స్కూల్ ప్రిన్సిపల్ గారా మేము మా పిల్లలు ఇద్దరిని మీ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాము ఒకరు ఎల్కేజీ ఇంకొకరు సెకండ్ క్లాస్ అండి మ్యామ్ మీ ఫీస్ స్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చెప్తారా

ఓకే ఓకే ఫీస్ స్ట్రక్చర్ మ్యామ్

ఓకే మ్యామ్ ఓకే టీచింగ్ ఎలా ఉంటుంది

ఓకే అండి థ్యాంక్ యూ